కళలు మరియు చేతి పనులో చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు నిరంతర సాధన చేస్తూనే ఉండాలి అలా చేయడం ద్వారా వాళ్ళ చేతి వేగం పెరుగుతుంది విజ్ఞానం నైపుణ్యం కూడా పెరుతుంది అందులోనూ ఓపిక అనేది చాలా ప్రాముఖ్యం ఓపిక ఉంటే ఆ దశను అయినా ఆస్వాదించడం చాలా అవసరం సృజనాత్మక ప్రయోగాలు అంటే కొత్తదని కోసం ఎప్పుడూ ప్రయత్నించాలి భయపడకూడదు కొత్త రంగులు కొత్త స్టైలు వేయాలి ఇంకా ప్రమాణకత అంటే ఏదైనా స్థైలు అభివృద్ధి చేసుకోవాలి మిగిలిన వారి నకలు కాకుండా తన సొంత భావనపై మనసుపెట్టాలి నిశిత పరిశీలన అంటే నిజమైన కళలకు మూలం చూసే కంటి ప్రకృతి మనుషులు ఎమోషన్ అవ్వాలి అంటే వాటి ఆకారాలు అవన్నీ కూడా గమనించడం నేర్చుకోవాలి కళాకారుని లేదా హస్త కళాకారుని ఏది ప్రేరేపిస్తుందంటే వ్యక్తిగత భావాలు అంటే వాళ్లో ఉండే ఆనందం బాధ ఆశ వంటి భావోద్వేగాలు సృష్టిలో ప్రతిఫలిస్తాయి కాబట్టి ఆ యొక్క భావాల్ని వాళ్ళు ఎప్పుడూ చూసుకోవాలి ఇంకా అంతేకాకుండా దాంతోని అయినా పరిసరాలను కూడా గమనించాలి అంటే ప్రకృతి జానపద జీవితం కుటుంబ జీవితం సంస్కృతి సామాజిక అంశాలు ఇవన్నీ కూడా కళలకు ప్రేరణ అనేది కలగ చేస్తాయి ఇంకా ప్రేక్షకుల స్పందన కూడా ఉండాలి అంటే వాళ్ళ పని చూసి ప్రజలు ప్రశంసించాలి అంటే మెచ్చుకోవాలి అలా చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా సృష్టించాలని వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళ పడుతుంది ఇతర కళాకారుల సృష్టులు అంటే ఇన్స్టాగ్రామ్ పెయింట్రస్ట్ ఆర్ట్ ఎర్గమినిషన్స్ మొదలని కొత్త ఆలోచన మార్గాలు చూపుతాయి ఇంకా కల మీద ప్రేమ కలిగి ఉండాలే దీనికన్నా గొప్ప ప్రేరణ ఏమిీ ఉండదు ఏకపోతే అస అవసకర్యంగా అనిపిస్తుంది ఒక నిజమైన కళాకారుడు యొక్క హృదయం ఎప్పుడూ తెరిచే ఉంటుంది